హలో హలో యా హలో నమస్తే అండి యాక్చల్లీ మా నేను వేరే వర్క్ కోసమని విజయవాడ వచ్చాను అయితే నాకిప్పుడు ఒక టూ వీలర్ అనేది రెంట్కి కావలనమాట దానికోసమని మీకు కాల్ చేశాను ఆన్లైన్లో మీ నంబర్ చూసి టూ వీలర్ రెంటల్ కంపెనీనేనా అండి ఓకే ఓకే ఓకే ఓకే ష్యూర్ అండి యాక్చువల్గా ఏంటంటే నేను టెంపుల్ విజిట్ చేయడం కోసం విజయవాడ వచ్చాను అలాగే దీని పక్కల చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా చూద్దామనుకుంటున్నాను అనమాట సో నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు కొంచెం అంటే ప్రాబ్లమ్ లేకుండా ఎక్కువ మైలేజ్ వచ్చేటట్టు అండ్ కంఫర్టబుల్గా ఉన్న టూ వీలర్ వెహికల్ కావాలి సో నాకు ఇది టూ డేస్కి కావాలి అండ్ అలాంగ్ విత్ హెల్మెట్ కూడా కావాలండి సో మీరు నాకు మనీ అది ఎంతవుతుంది ఏంటి టూ డేస్కి కంప్లీట్గా ఒకసారి డిటెయిల్స్ సెండ్ చేస్తారా నా మో వాట్సాప్ నంబరేనా అండి ఓకే అండి ఓకే ఓకే షేర్ చేస్తానండి వాట్సాప్లో వాట్సాప్లో నాకొక్కసారి మెసెజ్ పెడితే నేను మీకు షేర్ చేస్తాను అండ్ అలాగే టూ వీలర్ కాకుండా ఇంకా మీ దగ్గర ఎనీ అదర్ వెహికల్స్ కూడా మీరు రెంట్కి ప్రొవైడ్ చేస్తారా ఓకే ఓకే ఓకే ఓకే మ్యామ్ నేను ఈ ఓకే అండి అలాగే నేను నా డీటెయిల్స్ అనేవి మీకు ఈ నంబర్కి చేస్తాను అలాగే మీరు కాష్టు అండ్ మోడల్స్ మీ దగ్గర ఉన్న టూ వీలర్ వెహికల్స్ ఏమేం ఉన్నాయో అవి ఒకసారి నాకు డిటెయిల్స్ సెండ్ చేయండి ఓ ఓకే అండి త్యాంక్ యూ అండి